నేను పుస్తకాలు కొనే స్థలాలను వివరించడం చేస్తాను మీరు నివసిస్తున్న ప్రాంతాన్ని బట్టి దగ్గరలో ఉన్న చౌక్ ఆరు సెకండ్ హ్యాండ్ బుక్ స్టోర్లు లేదా లైబ్రరీలో ఉండవచ్చు మీరు దాన్ని ఆన్లైన్లో కూడా చూసుకోవచ్చు ఈ తరహా స్టోర్లో పుస్తకాలు చౌకగా లభిస్తాయి కొన్ని ప్రముఖ ఉదాహరణ సెకండ్ హ్యాండ్ బుక్ స్టోర్లు వటిని మీరు ఉపయోగించిన పుస్తకాలను కూడా కొనుగోలు చేయవచ్చు లైబ్రరీ సేల్స్ కొన్ని నగరాలలో లైబ్రరీలు తమ పుస్తకాలను తక్కువధరలో విక్రజిస్తాయి ఆన్లైన్ ప్లాట్ఫామ్లు సెకండ్ హ్యాండ్ పుస్తకాలు కొనుగోలు చేయడానికి అమెజాన్ ఫ్లిప్కార్ట్ బుక్ ఫైండర్ మీషో జెప్టో లాంటి సైట్లు కూడా మనకి అందుబాటులోకి వచ్చాయి మీ ప్రాంతాన్ని మన ప్రాంతంలో ఉన్న దగ్గరలో ఉన్న బుక్ స్టోర్లకి మనం వెళ్ళీ బుక్స్ కొనుక్కోవచ్చు